నేను చీరలపై డిజైన్లు కుట్టి షాపులకి సప్లై చేయడం జరిగింది నేను ఎక్కువగా కుట్టే డిజైన్లు అంటే గొలుసు కుట్టు తర్వాత ఫ్రెంచ్ నాాట్ లోటస్ ఫ్లవరు రిబ్బన్ వర్క్ మిర్రర్ వర్క్ లంబాడి మిర్రర్ అని చెప్పి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అవి వేసే దాన్ని ఇప్పుడు లంబాడి లంబాడీ వాళ్ళకి ఆ డ్రస్ మీద మిర్రర్స్ వేసి ఇవ్వటం కానివ్వండి ఇది నాకు చాలా ఇష్టము నేను దాన్ని చేసి అమ్ముడు చేసి నా డిజైన్లు ఎవరైనా బాగున్నాయి అని మెచ్చుకున్నప్పుడు నేను చాలా సంతోషంగా దాన్ని ఇంకా ఇంకా ఇంకా ఎక్కువ డిజైన్లు వాళ్ళకి ఇవ్వాలి ఇంకా కావాలి అని నాకు ఎవరైనా సరే నాకు ఇలాంటి వర్క్ కావాలి అన్నప్పుడు అయినా సరే నేను దాన్ని చేసి వాళ్ళకి ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను దీంట్లో చాలా రకాల డిజైన్లు అనేది మనకు అందుబాటులో ఉంటాయి ఎవరు ఏది అడిగితే దాన్ని నేను చీరల మీద అందంగా డిజైన్లు వేసి నేను కుట్టి వాళ్ళకి నేను అందించే దాన్ని ఇది తొందరగా పాడవటం కానివ్వండి తెగిపోవటం కానివ్వండి అలా ఏమి ఉండవు కాబట్టి దీనికి లైఫ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా ఇంకా డిజైన్లు అంటే లోటస్కి డబల్ షేడింగ్ త్రెడ్తో డిజైన్స్ వేస్తాము అది ఒకటి బాగుంటుంది దాంతో మళ్ళీ మగ్గం వర్క్ లాంటివి కూడా కుట్టి ఇప్పుడు ఇంకా ట్రెండ్ అవుతుంది కాబట్టి పెళ్ళికొడుకు పెళ్ళి కుతురు బొమ్మని ఒక నెట్ క్లాత్ లాంటివి తీసుకొని వెేయడం దాని మీద మిర్రర్స్ వేయడం కుందన్ అంటిచడం ఆరి వర్క్స్ అని ఇలాంటివి చాలా చాలా డిజైన్ నేను చేసి షాపులకి అందించడం జరుగుతుంది నాకు అలా చేయాలి అంటే చాలా ఇష్టం